హీరో హోండా సైకిల్ స్టోర్ నుంచి మాట్లాడుతున్నామండి ఆ చెప్పండి మీకే సైకిల్స్ ఇష్టం చెప్పండి అబ్బాయికి సైకిల్ కావాలండి మా దగ్గర చాలా రకాల మా దగ్గర చాలా రకాల మోడల్స్ ఉన్నాయి మేడం మీరు చూసినట్లయితే ఇక్కడ కలర్స్ కూడా ఇప్పుడు లేటెస్ట్గా మనకి కలర్స్ కూడా లేటెస్ట్గా కనబడుతున్నాయి ఇప్పుడు గేర్లు సైకిల్ కూడా మాకు ప్రత్యేకత ఉందండి గేర్లు సైకిల్ ఒకటి ఉందండి మా దగ్గర నార్మల్ సైకిల్ కంటే గేర్ల సైకిల్ అది వచ్చేసేసి రేట్ కూడా మీకు అందుబాటులోనే తక్కువ ధరలో కనబడుతూ ఉంటుంది ఆ అంటే మీకు ఏ కలర్ కావాలి అంటే మీకు హీరో హోండా కంపెనీయే కావాలా లేకపోతే వేరే కంపెనీ అయిన కావాలంటారా అంటే ఎక్కువగా మా షాపు నుంచి హీరో సైకిల్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు అండి ఈ గేర్లు సైకిల్ అనేది చాలా ఎక్కువగా వెళ్తుంది ఒకవేళ మీరు కావాలనుకుంటే దీన్ని బుక్ చేయమంటే నేను బుక్ చేసి పెడతానండి లేదు ఆన్లైన్లో ఉండదు మా దగ్గరే అందుబాటులో ఉంటాయి అంటే మాకు స్టాక్ ఎప్పుడికప్పుడు వస్తూ ఉంటుంది మీకు కావాలనుకుంటే నేను పక్కన పెట్టేసి ఉంచుతాను కాస్ట్ వచ్చేసేసి పదివేలు పడుతుందండి బయట కాస్ట్ చూసుకుంటే మనకి పద్నాలుగు వేలు పడుతుంది మా షోరూంలోకి వచ్చేసి పదివేలు చొప్పున మాకు వస్తుందండి

ఇది హీరో సైకిల్ అండి హీరో సైకిల్ దీని మోడల్ ఇది దీని వచ్చేసి లేటెస్ట్ మోడల్ ఇది రెడ్ కలర్లో ఉంటుంది కలర్ని బట్టి కూడా మాకు రేట్లో ఉంటాయండి అంటే ఇది కాకుండా దీని ఫీచర్స్ ఏంటంటే గేర్లు దీని యొక్క ప్రత్యేకత గేర్లు ఎక్కువ ఉంటాయి దీనికి ఆ ఇది వచ్చేసి మనకి పదివేలు పడుతుంది మేడం అదే గేర్లు లేకుండా అయితే అది మనకి ఎనిమిది వేలదాక పడుతుంది మనకి లైట్స్ కూడా ఉంటాయి అంటే మనం మనం దానికి మీకు ఏమన్నా ఎక్సట్రా ఫెసిలిటీస్ ఏమైనా కావాలనుకుంటే మీరు కాస్త దానికి ఇంకా అమౌంట్ ఎక్కువ అవుతుంది దానికి అవునండి దానికి టు థౌసండ్ అవుతుంది అప్పుడు మీకు లైట్స్ కాని అంటే ఇంకా సంథింగ్ దానికి డెకరేట్ చేయడానికి పెట్టవచ్చు బ్లూటూత్ బ్లూటూత్ కనెక్టివిటీ కూడా కావాలనుకుంటే అది కూడా పెట్టుకోవచ్చండి అవునండి అవునండి ఏ మోడల్ అయినా సరే మనము ముందుగా చెప్పుకుంటే ప్రతి దానికి మేము ఆ ఫీచర్స్ని బట్టి మనము పెట్టుకోవచ్చండి ఆ మీ పదివేలు అంటే మాకు పద్నాలుగు వేలు పదుతుంది కానీ పదివేలు వరకు వస్తుందండి అసలు రేటు మా దగ్గర సరే ఒకసారి మీరు షాప్కు వస్తారు అప్పుడు నేను చెబుతాను షాప్కు వచ్చినప్పుడు నేను మాట్లాడి నేను చెబుతాను ఖచ్చితంగా తగ్గిస్తా తగ్గిస్తాను షాప్కు వచ్చినప్పుడు మా షాప్ తీసే వేళలు ఎప్పుడంటే పొద్దుట తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఉంటుంది ఆ ఖచ్చితంగానండి రేపు వస్తే మీరు మీరు నాకు షో రూం కి వస్తే ఖచ్చితంగా నేను మా మేనేజర్ గారితో మాట్లాడి మీకు కావలిసిన రేటుకి నేను ఇప్పిస్తానండి

ఎనీ టైం రావచ్చు సార్ మార్నింగ్ ఉంటామండి నైన్ థర్టీ నిం నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ వరకు ఉంటుంది మాకు ఓకే మర్చిపోకుండా థ్యాంక్యూ అండి ఖచ్ఛితంగానండి ఖచ్చితంగా థ్యాంక్యూ మేడం థ్యాంక్యూ